మనుషుల జీవితం మెరుగుపరచడానికి క్రికెట్ చాలా ఉపయోగకరంగాను ఒక ప్రాధాన్యత కలిగిన ఆటగాను భావించడం జరుగుతుంది ఎందుకంటే క్రికెట్ అనేది చాలా అత్యంత ప్రాధాన్యత కలిగిన క్రీడగాను గుర్తింపు పొందిన ఒక క్రీడాగాను భావించడం జరుగుతుంది క్రికెట్లో మనము ఆడేటప్పుడు జట్ల మధ్య జట్లు కొన్ని భే విభేదాలు కానీ వైరాగ్యాలు కానీ జరగడం కూడా జరుగుతుంది మనం ఒక జట్టును ఎదుర్కోవడానికి మన యొక్క జట్టు చాలా పటిష్టంగాను యదార్థవంతంగాను ఉండాలి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుని మనము ఆ క్రికెట్ ఆడే విధముగా మన యొక్క జట్టు ను నడిపించే నాయకుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగాను చాలా హుషారుగాను ఉండాలి ఎందుకంటే మనము వేరే యొక్క జట్టును ఎదుర్కోవాలంటే మనకి మంచిగా అనేక అనుభవాలు కలిగిన విధముగా మనము ఉండాలా ఎందుకంటే క్రికెట్ అనేది దేశం అనేక దేశాల్లో క్రికెట్లు జరుగుతుంది అంతర్జాతీయ స్టేడియంలో కాని ఇంటర్నేషనల్లో కాని వేరే వేరే దేశాల్లో కాని జరగడం కూడా జరుగుతుంది క్రికెట్కి అత్యంత ప్రాధాన్యత క్రీడా కలిగిన క్రీడా కలిగినదిగాను గుర్తింపుగాను మనము మనము చెప్పడం జరుగుతుంది ఎందుకంటే క్రికెట్లో అనేకమంది వ్యక్తులు అనేక విధాలుగా మంచి మంచి ఎదుగుదల ఎదిగి వాళ్ళ యొక్క అనేక దేశాల మీద ఆడి మంచి ప్రాధాన్యతతో అనేక రికార్డులు కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు భారతదేశాన్ని కూడా వాళ్ళు చాలా విధంగా కృషిచేసి అనేక రకాలైనటువంటి ఆసియా కప్పులు కాని అంతర్జాతీయ నందు మెరుగుపరిచి మనకు కొన్ని రకాలైనటువంటి క్రీడల్లో మెరుగుపరిచే వాళ్ళు మనకి కప్పులు కూడా సాధించిన కూడా జరుగుతుంది ఈ విధంగా క్రికెట్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తులు చిట్టెన్లు గారు సెహ్వాగ్ రోహిత్ శర్మ ఇలాంటి గొప్ప వ్యక్తులు చాలా విధంగా వాళ్ళు మన యొక్క దేశానికి రాగానే రాష్ట్రానికి కాని కృషి చేసే వాళ్ళు మంచిగా మనకి పేరుగాంచిన వ్యక్తులుగా కూడా వీళ్లను గుర్తింపుగాను మనం భావించడం జరుగుతుంది వీళ్లు క్రికెట్ నందు తన యొక్క ప్రాధాన్యతలతో అత్యంత ప్రాధాన్యతతో వాళ్లు అనేక రకాలైనటువంటి సేవలు మన యొక్క దేశానికి వాళ్ళు తన యొక్క జీవితాన్ని అంకితం పరిచయం మనకు దేశం కోసం వాళ్లు అనేక విధాలుగా కృషి చేయడం జరుగుతుంది ఈ విధంగా క్రికెట్ నందు ఈ విధంగా చాలామంది వ్యక్తులు తన యొక్క ప్రాణాన్ని దోహాదంగా పెట్టి వాళ్ళు ఒక క్రీడగా భావించి మనకి మంచిగా వాళ్ళు గుర్తింపు కలిగిన వ్యక్తిగానూ మన దేశాన్ని అత్యంత ప్రాణాపాయము వాళ్ళ యొక్క జీవితాన్ని అంకితం చేసి మన దేశానికి అనేక రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి క్రీడాకారుల నుంచి మనకి అనేక రకములైనటువంటి కప్పులు కూడా ట్రోఫీలు కూడా మనకి అందించడం జరిగింది ఈ విధంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన క్రీడా ఈ క్రికెట్ క్రికెట్ వచ్చి చాలామంది వ్యక్తులు అనేక విధంగా ఇష్టపడుతూ ఉంటారు